నేను ఎక్కువ మందికి ఉండేది ఏంటంటే చాలా ఎక్కువ మంది అంటే నా దృష్టిలో పదిమంది చాలా ఎక్కువమంది అనమాట సో నేను పది మందికి ఒకసారికి వండాను ఏంటంటే అది మా అబ్బాయి బర్త్ డే కి అనమాట మా అక్క వాళ్ళ అబ్బాయి బర్త్ డే కి బర్త్ డే కి అంటే నైట్ అందరూ వచ్చేస్తారు కదా సో అప్పుడు నేను వండడం అనేది జరిగిందన్నమాట ఆ టైం లో అనేది నాకు చాలా అంటే చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాను అబ్బా పదిమందికి వండుతున్నాను రా బాబు నేను పదిమందికి వండుతున్నాను రా బాబు అని అలా ఫీల్ అయ్యాను కానీ చాలా కష్టంగా అనిపించింది పదిమందికి వండాలి అని అంటే అమ్మో ఎంత కష్టమంటే ఎక్స్పీరియన్స్ అనేది వేరే లెవల్ అనమాట నేను ట్రిక్స్ అలాంటివి యూస్ చేశానంటే అంటే ఈజీ గా తొందరగా కర్రీ అయిపోవడానికి అయితే నేను లైట్ గా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో సాల్ట్ వేసేసిన తర్వాత మూత పెట్టేస్తే అది గమ్మున మగ్గిపోవడం అనేది జరిగింది అనమాట సో అలాగా అలాగే నేను ఏంటంటే ప్రతిదీ వేసేసి మూత పెట్టేసి వేసేసి మూతి పెట్టేసా అలా నాకు ఫాస్ట్ గా అయిపోవడం అనేది జరిగేది మంట హై ఫ్లేమ్ లో పెట్టుకొని అలాగే ఇలాగ రైస్ వచ్చి వచ్చినప్పటికీ కూడా మేము ఏంటంటే రైస్ అనేది మేము వాడ్చకుండా అలాగే అంటే నీళ్లు అనేది ఎక్కువ వాటర్ అనేది వేయకుండా ఉడికియ్యడం అనమాట సో ఆ వాటర్ అన్ని అవి అబ్సార్బ్ చేసుకుంటది సో మేము అలా అనేది చేయడం అనేది జరిగిందనమాట కుకింగ్ అనేది అది అయితే చాలా ఫాస్ట్ గా అయిపోతది ఆర్చ్ అవసరం లేదు లేదు ఏమి అవసరం లేదు మంచిగా ఫాస్ట్ గా అయిపోవడం అనేది జరుగుద్ది కర్రీ కూడా అంతే మేము అలానే ఫాస్ట్ గా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫాస్ట్ గా క ఆనియన్స్ అనేవి చాపర్ తో ఉంటది అనమాట అవి అవి కొన్ని ఉన్నాయి ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ మా ఇంట్లో కట్టర్స్ అవి అవి పెట్టుకుని వెజిటేబుల్స్ ని ఆనియన్స్ అనేవి మేము ఫాస్ట్ గా కట్ చేసుకోవడం అనేది జరిగింది అలాంటి చిన్న చిన్న గ్యాడ్జెట్స్ ఇంట్లో ఉంటే అవి ఒక చిన్న ట్రిక్ అనమాట కొన్ని చిట్కాలు అవి తొందరగా అయిపోవడానికి అలాగే మేము పదిమందికి ఎక్స్పీరియన్స్ అంటే అది మామూలు మ్యాటర్ కాదు అనేది నా ఒపీనియన్ చాలా కష్టం పదిమందికి అంటే ఎస్టిమేషన్ చేసుకొని ఇంతమందికి ఇది సరిపోతుందా ఇం ఇం ఇంత కర్రీ కావాలి ఇన్ని ఆనియన్స్ కట్ చేయాలి ఎస్టిమేషన్ చేసుకుని కట్ చేయడమనేది చాలా కష్టం అనమాట అది ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నాకు వాళ్లకు వండడం అనేది